నమస్తే సార్ అవును సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఆ వెళ్లిన ప్రతిచోట మేము చేస్తాము సార్ ఓకే సార్ ఎంత మంది వస్తారు సార్ ఓకే సార్ ఆ ఓకే సార్ చేప్తాము సార్ అలాగే సార్ ఆంధ్రప్రదేశ్ లో చూడడానికి కాకినాడ మన దగ్గరలో మడా ఫారెస్ట్ అని ఉంటుంది సార్ అందులో మనకి బోట్ రైడింగ్ అని కూడా ఉంటుంది సార్ మా అంటే మనకి సముద్రం మధ్యలో తీసుకెళ్లి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చెయ్యడం అనేది జరుగుతుంది సార్ అదొకటి బాగుంటుంది సార్ ఆ మళ్ళి ఇలా రాజమండ్రి వచేస్తే మీరేమైనా వాటర్ యాక్టివిటీస్ ఏమైనా చెయ్యాలనుకుంటే అక్కడ కూడా మనకి బోటులో తీసుకెళ్లి ఒక ఐల్యాండ్ ప్లేసులో దింపుతారు సార్ ఆ అలాగే మళ్ళి రెవర్ బే ఒకటి ఉంటుంది సార్ దానికి కూడా వెళ్లచ్చు మన కాకినాడ దగ్గర్లోనే అన్న చెల్లెళ్ళ గట్టు అని ఒకటి ఉంటది సార్ అది ఏంటంటే ఆ రెండు సీస్ ఉంటాయి ఆ వాటర్ అందులోకి వెల్లవు ఈ వాటర్ ఇందులోకి రావు సార్ సో అలాంటిది ఒకటి అంటే మీరు చూడాల్సిన యాక్టివిటీ అంటే కామన్ యాక్టివిటీ అది ఒకటి ఉన్నది సార్ అలాగే మీరు ఇలా వైజాగ్ కట్టా ఏమైనా వెళ్ళాలి అని అనుకుంటే వైజాగ్ లో ఆర్ కే బీచ్ ఒకటి ఉంటుంది సార్ అక్కడ గుర్రాల మీద కూడా వెళ్లొచ్చు కైలాసగిరి అని ఒకటి ఉంటుంది సార్

అలాగే మనకి చెయ్యాలనుకుంటే మనం ఇది ఒకటి ఉంటది సార్ ఏంటంటే సైక్లింగ్ ఉంటుంది సార్ అది ఒకటి చెయ్యొచ్చు వైజాగ్ లో మ్యాగ్జిమం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూడాలనుకుంటే త్రీ మంత్స్ గట్రా అలా పడుతుంది సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ చూడాలనుకుంటే లేదు మేము కొన్ని ప్లేసెస్ ఏ చూడాలి అని అనుకుంటే అది మీ ఇష్టం సార్ మేము మీరు ఇచ్చిన డేట్స్ ప్రకరాం మీరు ఈ ప్లేసెస్కి వెళ్ళాలి ఈ ప్లేసెస్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటే మేము మీకు ప్ల్యాన్ చేసి ఇస్తాము సార్ ఓకే సార్ మీకు మేము పెడతాము సార్ అవి ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్